అవునండీ నమస్తే అండీ ఎక్కడ నుంచి వస్తున్నారండీ అవునండీ మేమిక్కడ పది సంవత్సరాల నుంచి చేస్తున్నామండీ

రవ్వట్టు ఫిల్టర్ కాఫీ చేస్తామండీ అవునా ఒక్కసారి తింటే ఇంకా చేస్తామండీ మీరు ఒక్కసారి తింటే ఇంక ప్రతీ సంవత్సరం మా దగ్గరికి వచ్చి తింటూ ఉంటారు వేస్తామండీ మీకు అలాగే మీకు నచ్చినట్టే వేస్తామండీ రవ్వట్టు ఫిల్టర్ కాఫీ మీకు నచ్చినట్టు చేస్తా ధన్యవాదాలండీ చెప్పండి అందరికి అన్నీ ఆండీ టిఫిన్ సెక్షన్ మొత్తం చేస్తామండీ ఇక్కడ రవ్వట్టు బాగా తింటారు రుచిగా ఉంటుంది అవునండీ ఫిల్టర్ కాఫీ ఒకసారి తాగారంటే అసలా తాగుతానే ఉంటారు బిర్యానీ కూడా అండీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అన్ని బిర్యానీలు చేస్తాము వేస్తారండీ ధన్యవాదాలండీ